జై శ్రీరామ్ అవునండి మీరు తిరుపతిది జిల్లాలో ఎక్కడండి అది కాదండి తిరుపతి జిల్లాలో ఏ ఏరియాలో అండి తిరుపతినా కాళహస్ఠీనా సత్యవేడా చంద్రగిరీనా రేణుగుంటనా ఏ ఏరియా అండి అవునా మాకు రేణిగుంటలో కావాలండి మేము హజ్బండ్ అండ్ వైఫ్ ఉన్నాము హజ్బండ్ అండ్ వైఫ్ ఉన్నాము హజ్బండ్ అండ్ వైఫ్ ఉన్నాము జాబ్ పర్పస్ క్రింద జాబ్ పర్పస్ క్రింద ఇక్కడికి వచ్చాము మాకు పిల్లలంతా ఎవరూ లేరండి ఓన్లీ ఇద్దరమే ఉన్నాము హజ్బండ్ అండ్ వైఫ్ అలాగే ఎంత పడుతుంది మేడం విలేజ్ సైడ్ అయితే ఎంత పడుతుంది టౌన్ సైడ్ కొంచెం టౌన్కి దగ్గరలో అయితే ఎంత పడుతుంది మేడం రెంటు నాకు సింగల్ సింగల్ బెడ్రూమ్ చాలు మేడం ఉండేది ఇద్దరమే కాబట్టి

అది వాటర్ ఫెసిలిటీసు అంతా ఉంటుందా మేడం మేడం ఈసారి మేము ఫస్ట్ టైమ్ కాబట్టి ఈ ఇప్పుడే జాబ్లో జాయిన్ అవుతున్నాము కాబట్టీ టూ మంత్స్కి ఇవ్వడం కుదరదు మేడం వన్ మంత్కి ఓకేనా మేడం అడ్వాన్సు తరువాత కావాలంటే మళ్ళీ వన్ మంత్ తరువాత టూ మంత్స్కి ఇస్తాను

ఓకే థ్యాంక్ యూ మేడం మేము రేపటి నుంచి జాయిన్ అయిపోమన్నా జాయిన్ అయిపోతాము మేడం ఈస్ట్ మేడం ఆ త్రీ డేస్ మేము ఎక్కడుండాలి మేడం ఆ త్రీ డేస్ మేము ఎక్కడుండాలి మేడం ఇక్కడ తెల్సిన వాళ్లు కూడా ఎవరూ లేరు ఎలా అయినా పర్వాలేదు మేడం మేము ఉంటాము మేము ఉండిన తరువాత కావాలంటే మీరు కొంచెం కొంచెం ఒక్కొక్క వర్క్ స్టార్ట్ చేసినా మాకు నో ప్రాబ్లమ్ మేడం ఓకే మేడం

ఓకే థ్యాంక్ యూ మేడం జై శ్రీరామ్